ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ గురించి మాట్లాడాలంటే విద్య వ్యవస్థలో ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళ గురించి మా చెప్పాలంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ జరుగుతున్న సమస్యల గురించి చెప్ చెప్పటం జరుగుతుంది అవి ఏమిటంటే మొదటగా టీచర్ల కొరత ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ల కొరత ముఖ్యంగా మనం గమనించవచ్చు రెండవదిగా టీచర్లు సమయా సమయం పాటించకపోవటం ఒక సమస్య అదే విధంగా పుస్తకాల కొరత ప్రతీపిల్ల పిల్లవాడు పుస్తకాల కొరతతోటి తన యొక్క ఏయిమ్ని రీచ్ అవలేకపోవటం జరుగుతుంది తరువాత ప్రతీ స్కూల్లో ప్రైమరీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా వసతుల కొరత అంటే సరైన ఆట స్థలము సరిగా లేకపోవటం అదేవిధంగా శుభ్రతకు సంబంధించి శానిటేషన్ సంప్రదించి అనేకమైన సమస్యలు వాటిని శుభ్రం చేసేవాళ్ళు లేకపోవటం అదే అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకంలో సరైన ఆహారం పిల్లలకి అందించకపోటం ప్రోటీన్ ఫుడ్ అందించలేకపోవటం మెయిన్ సమస్యగా మనం చెప్పవచ్చు గవర్నమెంట్ ఒకవేళ పౌష్టికాహారాన్ని అందించే క్రమంలో ఇక్కడ ఉండ మేనేజ్మెంటు కొన్ని లోపాల వలన అయి సరిగా ప్రిపేర్ చేయలేకపోటం పిల్లలకి అందించలేకపోవటం ముఖ్యమైన సమస్యగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ తీసుకున్నప్పుడు మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే శిక్షణ లేని ఉపాధ్యాయులని వాళ్ళు ఎంపిక చేసుకోవటం మరియు వాళ్ళని తక్కువ జీతాల తోటివాళ్ళను ఎంపిక చేసుకోవడం వలన వాళ్ళు ఎక్కువగా ఎనాలిటికల్ మెథడ్స్ ఆఫ్ లెర్నింగ్ బదులుగా బట్టి మెథడ్స్ లెర్నింగ్ని ఆచరించడం జరుగుతుంది దాని వలన ప్రతీ పిల్లవాడు మానసికంగా వాళ్ళు ఒత్తిడికి గురవటం జరుగుతుంది అదేవిధంగా శరీరానికి వ్యాయామం లేకపోవటం వ్యాయామం లేకపోవటం వలన వాళ్ళ యొక్క మైండ్ సరిగ్గా పనిచేయలేకపోవటం అనుకున్నంతగా వాళ్ళు సక్సెస్ సాధించకపోవటం జరుగుతుంది దానికి కారణం వాళ్ళకి ఆట స్థలాలు లేకపోవటం ముఖ్యంగా ఆట స్థలాలు లేకపోవటం దానిలో భాగంగా వాళ్ళు ఆటల ఆట ఆటలు ఆడలేక శరీరం

కొన్ని నిర్లక్ష్యానికి గురి అవటం వలన వాళ్ళు అలసటకు గురయ్యి మానసికంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేక పోవటం జరుగుతుంది దాంట్లో భాగంగా వాళ్ళు ఎంతో డబ్బులు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో చేర్చినా కానీ కొంత మంది అనుకున్నంత అనుకున్నంత మంది వాటిల్లో సక్సెస్ సాధించలేకపోవటం జరుగుతుంది ఇక ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూలు ప్రభుత్వ పాఠశాల తేడా ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం విద్య తెలుగు మీడియం విద్య అ చదవటం వలన ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ సరి సమానమైన విద్యలో ముందుకి కదలలేని విధంగా ఈయొక్క మీడియం ఉపయోగపడకపోవటం కూడా తెలుగు మీడియం చదివిన విద్యార్థులకి ఒక శాపంగా మారటం జరిగింది దానివలన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని దాటలేక ఎన్నో ఇబ్బందులకు గురి గురి అవటం జరుగుతుంది అదేవిధంగా ప్రవేట్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం విద్య చదివినప్పటికీ వాళ్ళో క్రిటికల్ మెథడ్సు ఎనల్టీకల్ మెథడ్ ఫాలో అవ్వకపోవటం వలన వాళ్ళు కూడా బట్టి లెర్నింగ్ అంతగా ఉపయోగపడకపోవటం వలన ప్రపంచ ప్రపంచంలో కానీ దేశంలో కానీ అందరి పిల్లలతో పాటు వాళ్ళు ముందు కదల్లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీని ప్రకారం ఈయొక్క శిక్షణ లేని ఉపాధ్యాయులు నియమించటం ఒకటి వనరుల కొరత ఒకటి ప్రతీ విద్యార్ధి అభ్యాసంలో అంతరం ఒకటి నష్టం ఒకటి భారీ ఎత్తున జరగటం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఇవే కాకుండా ఇంకా అనేకమైన సవాళ్ళు ఎదురుకోవడం జరుగుతుంది వాటిల్లో ముఖ్యంగా పేదరికం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని సరైన పద్ధతుల్లో విద్యను అందించలేకపోవటానికి కారణం ముఖ్యంగా వాళ్ళుపేదరికంలో ఉండటం వలన కాబట్టి ఈ అన్నింటికీ కారణం వాళ్ళకి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పేద పిల్లల మీన కొంత శ్రద్ధ వహించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాల్సిందిగా నా అభిప్రాయం అంతే